హలో చెప్పండి మ్యాడమ్ ఉన్నాయి ఎలాంటి నోట్స్ లాంగ్ నోట్సా షార్ట్ నోట్సా మ్యాడమ్ ఓకే మ్యామ్ ఇంకేం కావాలి మ్యామ్ ఓకే మ్యామ్ ఉన్నాయి మ్యామ్ మా దగ్గర అన్నీ మంచి క్వాలిటీయే ఉంటాయి మ్యాడమ్ లేదు మ్యామ్ మీరు ఎన్ని తీసుకున్నా అంతే మ్యామ్ ఇదేం షాపింగ్ మాల్ కాదు కదా మ్యాడమ్ స్టేషనరీ షాప్

లేదు మ్యామ్

ఒక బుక్ ఫిఫ్త్ మీకు ఏ బుక్ మ్యాడమ్ లాంగ్ బుక్కా షార్ట్ నోట్సా ఫార్టీ రూపీస్ మ్యాడమ్ మ్యామ్ ఉండదు మ్యామ్ ఆఫర్ మీరు ఎన్ని తీసుకున్నా అంతే ఫిక్స్ రేట్ అవును మ్యాడమ్ ఇవ్వాలా మ్యాడమ్ ఓకే మ్యామ్ ఇంకేమైనా కావాలా మ్యామ్ ప్యాక్ చేసే ఇస్తాం మ్యామ్ అన్నీ క్వాలిటీయే ఉంటాయి మ్యామ్ మా షాప్లో పక్క కా అన్నీ క్వాలిటీయే ఉంటాయి మ్యామ్ మీరు మళ్ళీ వచ్చి మా షాప్కే వస్తారు మ్యామ్ ఇప్పుడు తీసుకెళ్తే

ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ పెడతాం మ్యామ్ మీరు వచ్చే వరకు రెడీ చేసి ఓకే మ్యామ్ త్యాంక్ యూ